ద పర్సన్

అవునండి ఎవరు మాట్లాడేది మ్యాడమ్ చెప్పండి ఓ ఎందుకు మ్యాడమ్ అట్లా చదవట్లేడా వచ్చినప్పుడు హోమ్వర్క్ కాదు మ్యాడమ్ రోజు సాయంత్రం వచ్చినప్పుడు హోమ్వర్క్ మంచిగా చేస్తుండు మంచిగా చదువుతుండు కదా మ్యాడమ్ రోజు రాస్తుండు కదా మ్యాడమ్ ఇంటికి వచ్చినాక మ్యాడమ్ రోజు పన్నెండుదాకా ఫోన్ చూస్తుండు ఒకటి అయితుంది ఊరికే ఫోన్ ఫోన్ అయితుంది మ్యాడమ్ సరిగా చదువుతలేడు మీరు భయం పెట్టాలి ఎట్ల అన్నా చేసి ఇక మ్యాడమ్ మాది మ్యాడమ్ మాది గారాబం ఉంటుంది మీరు భయం పెట్టాలి మేము ఎట్లా పెడతాం మ్యాడమ్ ఇక చెప్తే వింటరా పోరగాళ్ళు ఈ జనరేషన్ ఎట్ల ఉంది మ్యాడమ్ మేము కూడా చెప్తున్నాం మ్యాడమ్ రోజు సాయంత్రం వచ్చినాక చేసుకుంటుండు హోమ్వర్కు మరి మీరు చెప్తుంటే వింటున్నాం మ్యాడమ్ అంటే ఏమి చదవట్లేడు అని అసలు నేను పెట్టనే పెట్టలేదు మ్యాడమ్ అసలు నేను ప్రోగ్రెస్ కార్డ్ చూడలేదు అయ్యో మ్యాడమ్ ఎట్ల అన్న భయం చెప్పండి మ్యాడమ్ మేము కూడా చెప్తాము సరే మ్యాడమ్ సరే మ్యాడమ్